నమస్తే సార్ చెప్పండి చెప్పండి సార్ అవునా సార్ అంటే పొద్దున్న స్కూల్కి వచ్చినప్పుడు కూడా చెప్పాడు సార్ నేను పట్టించుకోలేదు అంటే బా సీరియస్గా ఉందా సార్ ఇప్పుడు సార్ నేను ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోనా సార్ నేను ఓకే సార్ నేను వస్తాను సార్ ఓకే అ ఓకే సార్ అలాగే చేస్తాను సార్ ఓఆర్ఎస్ఎల్ పట్టుకొని వస్తాను ఓకే సార్ నే

నేను చేస్తాను సార్ నేను చేస్తాను నేనే వస్తాను సార్ నేను వచ్చినప్పుడు కాల్ చేస్తా నేను చేస్తాను సార్ ఓకే సార్ నేను నేను చేస్తాను సార్ నేను చేస్తాను ఓకే థ్యాంక్స్